జానపద పాటలు అనేవి మనసుకి చాలా ఆనందాన్ని మనం ఒక కష్టం చేస్తున్నప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు చాలా సంతోషాన్ని అందిస్తాయి అలా పాటలు వింటు ఆనందంగా ఆ జానపద పాటలు వింటు ఆనందంగా ఎంత కష్టమైనా ఎంత పని అయినా పల్లెటూర్లో వరినాట్లు అప్పుడు కావచ్చు ఏదైనా కొంతమంది నాటకాలు వీధులు కొంతమంది పదిమంది ఆడవాళ్ళు చేరి పాటలు పాడుకోవడం ఒకరికొకరు కలిసి ఆనందంగా వాళ్ళ తల్లిదండ్రుల మీద పాటలు పాడడం బావా మరదళ్ళ మీద పాటలు పాడుకోవడం అలా పాటలు పా చాలా ఆనందంగా ఆశ్చర్యంగా ఆహ్లాదకరంగా ఉంటాయి అవి వినడానికి చాలా సంతోషంగా ఉంటాయి అవి వింటు ఆనందంగా నిద్రపోయ్యే వాళ్ళు ఉండే వాళ్ళు అప్పుడైతే ఇప్పుడు ఉన్న కొన్ని పాటల్లో కూడా అవి సినిమాల్లో కూడా చేర్చటం జరిగింది అంటే గున్నాగున్నా మామిడి పాటలు పోతే గల్ గల్లు గల్లు గజ్జలు సాంగ్స్ ఇలా అన్నీ పాటలు పాడుకుంటు సినిమాలలో కూడా వాటిని పెట్టి జనాలని ఆకర్షించుకోవడం అనేది జరుగుతుంది ఈ జానపద పాటలు వింటే అందరు ఆనందంగా వాళ్ళు ఎంత కష్టమైనా ఎంత పని చేస్తున్న కానీ చాలా సంతోషంగా ఆనందంగా ఈ పాటలు అనేవి వింటు ఉంటారు